ఎడ్లబళ్లు ఈరోజుకి వాడుతున్నారు అనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న మనం ఆధునిక యంత్రాల యుగంలో జీవిస్తున్న ఎడ్లబళ్లు కొన్ని ప్రాంతాలలో తమ ప్రాముఖ్యతను నిలుపుకున్నాయి అవి ఏంటంటే చిన్న పొలాలలో ఇంకా అందుబాటులో లేని ప్రాంతాలలో ఎడ్ల బళ్ళు నేలను దున్నడానికి ఇంకా పంటలను సాగు చేయడానికి చాలా ఉపయోగపడుతున్నాయి రోడ్లు లేని ప్రాంతాల్లో లేదా చిన్న దూరాలకు పంటలను రవాణా చేయడానికి ఎడ్లు బళ్ళు ఉపయోగపడుతాయి ఎడ్ల బళ్ళలను పెంచడానికి వాటిని నిర్వహించడానికి ఆధునిక యంత్రాల కంటే తక్కువ ఖర్చువుతది ఎడ్ల బండ్ల పర్యావరణానికి హాని కలిగించవు కొన్ని ప్రాంతాలలో ఎడ్ల బళ్ల సాంస్కృతికంగా ముఖ్యమైనవి ఉదాహరణకు మనం చూస్తే కనక పండుగల్లో వేడుకల్లో ఎడ్ల బళ్ళను ఉపయోగిస్తారు ఎడ్ల బళ్ళు వాడటం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి అవి ఏంటంటే ఎడ్ల బళ్ళు కష్టతరమైన పనులను అంటే నేాలను దున్నడం బరువులు మోయడం వంటి వాటిని సులభతరంగా చేస్తాయి ఎడ్ల బళ్ళు ఆధునిక యంత్రాల కంటే తక్కువ ఖర్చులతో పనిచేస్తాయి ఎడ్ల బళ్ళు ఉండటం వల్ల రైతులు తమ పంటను స్వయంగా సాగు చేసుకోవచ్చు మార్కెట్ మీద కూడా ఆధారపడకుండా చేసుకోవచ్చు ఇంకా గ్రామీణ లో ఎడ్ల బళ్ళు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది ఎడ్ల బళ్ళు ఈరోజుకి వాడుతున్నారు అనేది చాలా సహజమైన విషయం మనకు అనేక రకాలుగా అవి ఉపయోగపడతాయి అయితే ఆధునిక యంత్రాలతో పోలిస్తే కనుక ఎడ్ల బళ్ళు కొన్ని పరిమితులను కలిగి ఉంటాయి అందుకే రైతులు తమ అవసరాలను బట్టి ఎడ్ల బళ్ళు లేదా ఆధునిక యంత్రాలను వాడుతున్నారు